హలో హలో నమస్తే సారు ఎవరండి మీరు చెప్పండి సార్ చెప్పండి

ఏంటి సార్ అన్ని సబ్జెక్ట్సా అండి ఏ ఏ సబ్జెక్ట్స్లో స్కోర్ చేయలేదు

అంటే మార్క్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఫిఫ్టీ బీలో ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయి

ఫెయిల్ అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ రాలేదా అండి మ్యాథ్సు ఇంకేంటి అన్నారు మ్యాథ్స్ సైన్సు

మీరు ఆ సబ్జెక్ట్లో ఎమన్నా హోంవర్క్ ఇస్తున్నారా ఆ సబ్జెక్ట్లో మీరు లెక్కల్లో

అంటే ఏంటి మీరు మ్యాథ్స్ హోంవర్క్ ఇచ్చినప్పుడు చేస్తున్నారా లేదా అండి వాళ్ళు ఆ అబ్బాయి చేస్తున్నాడా చేస్తున్నాడు అలాగే సైన్స్ కూడా మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమి అప్పజెప్పడం లేదా

సరేనండి నేను చదివిస్తానండి మీరు మ్యాథ్స్ హోంవర్క్ ఇవ్వండి అలాగే సైన్స్ కూడా హోంవర్క్ ఇవ్వండి మీరు కూడా మా అబ్బాయిని రోజు ఫాలో అప్ అవ్వండి నేను కూడా మీరిచ్చినటువంటి అఆ యొక్క హోంవర్క్ని రోజు చేయిస్తాను నేను కూడా రోజు ఫాలో అప్ ఉంటాను రోజు ప్రతిరోజు కూడా నేను మా అబ్బాయిని గమనించి చదివిస్తాను అండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్తో కాదు మంచి మార్కులు రావడానికి నా కృషి నేను చేస్తాను మీరు కూడా మా వాడిని రోజు గమనించండి ఒక ప్రత్యేకమైన కేర్ తీసుకోండి వాడి విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకుని వాడు మ పాస్ అవ్వాలి మరియు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీ వంతు సహకారం ఇవ్వండి నేను కూడా సహాయం చేస్తాను

సరే చేస్తాను ఇవన్నీ నేను చూస్తానండి చూసి అడిగి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని నేనే సైన్ చేసి వాడికి బాగా చదవమని నేను కూడా దగ్గరుండి చదివిస్తాను అలాగేనండి అలాగే అలాగే నేను కూడా శ్రద్ద వహిస్తాను రోజు చదివిస్తాను హోంవర్క్ అదీ సరే ఉంటానండి నమస్తే సారు ఓకే